మీరు నిఖిల్ వాళ్ళ మదరా అండి

వస్తున్నాడు కానీ అసలు వస్తుండు కానీ అసలు చదవట్లేదు అండి అబ్బాయి చాలా అల్లరి చేస్తాడు కిటికి దగ్గర కూర్చుంటాడు ఆ కిటికిలికి వెళ్ళి బయటకి చూస్తాడు చెప్పేది వినడు ఏది సరిగా రాయడు మార్కులు కూడా బాగా వస్తలేదు వాడివి మరి ట్యూషన్ గిట్ల పెట్టించండి అదే మరి మీరు చూసుకోవాల ఇక్కడ ఇక్కడ ఉన్నప్పుడు అయితే మేము చేసుకుంటాము కదా బాగా అల్లరి చేస్తాడు అండి ఏంది ఒక అబ్బాయి మీద ఇంతమంది మీద ఇంతమంది దగ్గర ఒక అబ్బాయి మీద ఎక్కువ ఫో ఫోకస్ పెట్టలేము కదండి ఇక్కడ అందరు చదువుతుర్రు అది చూస్తూనే ఉంటాము కదా ఇప్పుడు బోర్డు మీద రాసింది మనిషి మనిషిని పొయి రాసిండ్రా లేదా అన్ చూ చూడలేము కదా రాసుకుర్రా అంటే అవున అనంటే మేము అట్లా ఉండదు అండి హైట్ వైస్లో ఉంటుంది ఇప్పుడు మీ అబ్బాయి హైట్ ఎక్కువ ఉండు కొంచెం వెనక కూర్చో పెట్టాల్సి వస్తుంది హైట్ తక్కువ ఉన్న పిల్లల్ని ముందు కుర్చోపెట్టుకోవాల్సి వస్తుంది అట్ల అయి కూర్చో పెడతాం మీ బాబు వెనక కూర్చుంటాడు బాగా అల్లరి చేస్తాడు అదే ఇంటర్లో మార్కులు తక్కువ వచ్చినాయి ఆ అబ్బాయి పేరు మరి ఇక్కడ ట్యూషన్ పెట్టిస్తే ఇక్కడ కూడా కొంచెం బాగా ఉంటుంది కదా మరి పెట్టిస్తాను అంటే ఈ స్కూల్లో కూడా ట్యూషన్ ఉంటుంది అండి వస్తే లాభం ఏంటండి వచ్చి అల్లరి చేయడానికి వస్తుండు చదవడానికి కాదు అతను అల్లరి చేసింది కాక పక్కన ఉన్న పిల్లల్ని కూడా అల్లరి చేస్తాడు బెదిరించే అంతవరకు కదండీ మేము ఎంత ఎంత చూడాలో అంతనే చూస్తాము బెదిరిస్తానే ఉంటాము కానీ వినడు కదా మీ అబ్బాయి ట్యూషన్ పెట్టించిర్రు అంటుర్రు ఇంటి దగ్గర మీరు ఇంటి దగ్గర ట్యూషన్ కూడా అదే చూస్తున్నాం మేము అదేనండి ఆయనకి అని స్పెషల్ క్లాసెస్ గిట్ల పెట్టిస్తే ఇంకో గంట వన్ అవర్ ఎక్కువ పడుతుంది మరి స్పెషల్ క్లాస్కి పంపిస్తారు అంటే కొంచెం ఇంప్రూవ్ అవుతాడు అబ్బాయి లేదండి కొంచెం పిల్లలు ఇతరులు అయితే ఏంటంటే మరి మీ అబ్బాయి కొంచెం డల్ ఉండు కదా కొంచెం ఇంప్రూమెంట్ వస్తుంది చూడండి మరి స్పెషల్ క్లాసు పంపిస్తాను అంటే చూడండి ఆలోచించుకోండి కొంచెం ఇంప్రూవ్ అయి సరే